మా ఊరు ఊరు పా తెలంగాణలో నాకు చార్మినార్ అంటే చాలా ఇష్టం అది చూడడానికి అందరం పోయినాం నేను మా ఇద్దరి పిల్లలు మా ఆయన చార్మినార్ దగ్గర చాలా మంచిగుంటుంది జువెలరీ బట్టలు అవి ఇవి ఉంటాయి పోయి మేము అన్నీ ఎంజాయ్ చేసినాము ఆడ అన్నీ కొనుక్కొని తిన్నాము అది తయారుచేసినోళ్లు చానా బాగా తయారుచేసారు అవి నాలుగు కోనలు ఉన్నాయి దానికి పోయిన తర్వాత ఆడ అన్ని దొరుకుతాయి చానా దగ్గరనే అన్ని షాపులు ఉంటాయి చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ చాలా ఎంజాయ్ చేసినాము మేము మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసిండ్రు అడా ఎం అన్ని దొరుకుతాయి అన్ని చార్మినార్ అంటే ఈ తెలంగాణలో అందరూ అంటే చార్మినార్ బాగ ఉంటుంది

ఇంకోటి నాకు తెలంగాణలో కొప్పలి బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఉంటుంది ఇగ చాలా స్ట్రాం చాలా బాగుంటుంది బ్రిడ్జి దగ్గర ఒక మేము మా ఫ్యామిలీ అంతా పోయినం బ్రిడ్జి దగ్గర కొప్పలి దగ్గర అది ఎవరో ఒక కొప్పలిలో అది బ్రిడ్జి దగ్గర చాలా చాలా బాగా అన్నీ దొరుకుతాయి అక్కడ చాల ఎంజాయ్ చేసినాము మేము వాటర్లో డాన్స్ వేసినాము మా మా ఫ్యామిలీ వాళ్ళు నేను మా అత్తమ్మ మా అత్తమామలు మా ఆడపడుచులు అందరం కలిసి పోయినాము అన్ని దొరుకుతుంది కూర్చుంటాము అందరం ముచ్చట్లు మాట్లాడినా ఒక రోజు తిన్నాము అన్నీ ఒకరోజు అనీ పొద్దున పోయి సాయంత్రం అయ్యే వరకు అక్కడ్నే ఉన్నాము చాలా అంటే చాలా బాగా కనిపించింది ఆ వాటర్లో చల్ల చల్లని వాటర్లో మేము పైనుంచి వాటర్ పడతుంది అక్కడ కింద నిలబడితే ఆ వాటర్ పైన పడితే చాలా బాగా కనిపిస్తుంది మా బాబులు చిన్న చిన్న వాళ్ళు ఒకటున్నారు చాల బాగా ఆడుకున్న వర్షం పడినట్లు పడతుంది అక్కడ దూరం దూరం నుంచి వస్తారు హైదరాబాదు తెలంగాణలో అంటే అది దగ్గరకు చాలామంది వస్తారు అది ఫేమస్ కొప్పల్లి బ్రిడ్జి అంటే ఒక్కొక్క ఒక్కొక్కసారి నేను అక్కడికి పోయి ఇగ వంట చేసుకుంటాం పక్కనే తీస్కునిపోయి పక్కనే ఉంటుంది పైన వంట చేసుకుంటాం వంట చేసుకుని తిని మా పిల్లలు మా ఆడపడుచులు మావయ్య వాళ్ళు అందరు పిల్లలు ఉంటారు చాలా మంచిగా కనపడుతుంది చెయ్యి చాలా అంటే చాలా ఎంజాయ్ లాగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఆడికి వెళ్ళిన తర్వాత వంట చేస్తాం వంట చేసి తినిని తర్వాత అక్కడ్నే ఆడుకుంటాం వాటర్లో చిన్న పిల్లలాగా అయిపోతాం మేము ఆడ ఆడాడుకుంటే అందులా బాగుంటుంది ఇక మళ్ళ అది తిని తర్వాత అది మళ్ళ బట్టలు అది తడిసిపోయిన తర్వాత అది ఆరి ఆరించుకుంటాము అట్లనే ఉండి ఆరిపోయిన తర్వాత సాయంత్రం వరకు ఉండి తిని అన్ని కడుక్కొని పెట్టుకొని మళ్ళ సాయంత్రం లోపు వచ్చేస్తాం ఇంటికి వచ్చేస్తాం ఇంకోటి నాకు ఈ తెలంగాణలో అంటే నాకు మా ముస్లిమ్స్ పీర్లు అంటే బడిపాడి అంటే నాకు చాలా ఇష్టం తెలంగాణలో మేం కూడా మేం అక్కడా మా పెద్దమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు మా అత్త వాళ్ళ చెల్లెలు అందరం కార్లు కట్టుకొని పోయినం ఇంకా మా ఫ్యామిలీ అంతా ఉంది ఆలికి చాలా బాగా కనిపించింది అందరం పోతే ఇక్కడ నుంచినేమో వంట చేసుకొని పెట్టుకుని పోయినాం మామూలు మేము పెద్ద బోగంలోన అందరూ అందరూ కోసం రొట్టెలు కూరలు ఓ పప్పు అన్నం అన్ని పోయినాం పెట్టుకొని పోయి మధ్యలో మళ్ళ ఆపి ఒక చెట్టు దగ్గరన ఆపి కూర్చుని అందరం కలిసి తిన్నాం చాలా బాగా అనిపి కనిపించింది అట్ల తింటే ఏ తిన్నాం తర్వాత కొంచెం ఆడ్నే ఎంజాయ్ చేయగా జేసినాం మళ్ళా ఆడనుంచి కూడా మళ్ల కు పోయినాం పొయ్యి మళ్ళ సాయంత్రం అయింది సాయంత్రం వరకు వెళ్లినాము వెళ్లిన తర్వాత సాయంత్రం అయింది మళ్ళా ఆ పొలం ఆడ కింద రూమ్లు ఉన్నాయి ఆల పడుకున్నాం మళ్ళా పొద్దున లేచి స్నానం చేసి ఒకసారి తిని వంట చేసుకుని తిని పీర్ల దగ్గరికి పోయినాం పీర్ల దగ్గరికి పైనుంటుందది ఛీ పైకెక్కాలంటే చాలా ఐదు వందలా సిలువులు ఉంటాయి ఎక్కినాము ఎక్కిన తర్వాత పీర్ల దగ్గర కూర్చొని చదివించుకుని నేను చదివిన చదివిన తర్వాత కొంచెం సేపు ఉండి యోగా చేసుకున్నా చేసుకున్నా తర్వాత మల్ల అంత జం ఫారెస్ట్ లాగా ఉంటుందా అక్కడ పూర ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ లోకి వెళ్లి మల్ల వేరే ఆ ఫారెస్ట్ లో మళ్ళా పైకి వెళ్లి వెళ్లి అంతా చూసినాము మా ఆయన వాళ్ళందరం చూసి ఆ ఫారెస్ట్ లో మంకీలు అవి చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ అవి చూసిన చాలా ఎంజాయ్ చేసినాం అవి చాలా బాగుంటుంది ఆ పీర్లు అంటే చాలా మహిమ గల్లా పీర్లు అవి నాకు అదంటే చాలా ఇష్టం ఆడికి పోయినం మేము బాగా అనిపించింది ఆ తెలంగాణలో ఆ పీర్లు అంటే నాకు ఇష్టం అందరం పోయినం తిన్నాము ఆ కోతులకు బటానం బాటనలు వేసినము కోతులంటే ఎక్కువ ఉన్నయి అక్కడ ఏమైనా మన చేతిలో ఉంటే అవి గుంజుకొని వెళ్లిపోతాయి ఇగ అవి చాలా మంచిగా కనిపించింది చిన్న చిన్న ఇవి ఉంటాయి మళ్ళా పైన పోయినాము ఆ పీర్ల పైన కూడా మల్ల ఎక్కువగా ఉంది అది పైన ఉంది అలా పోయినాము పోయినాం మల్ల కిందికి వచ్చినం వచ్చిన తర్వాత అందరం తిన్నారు అ మా పాప వాళ్ళు అరవుద్ది ఆడుకున్నారు మనం ఎంజాయ్ చేసినాము పాప వాళ్ళందరూ ఎంజాయ్ చేసినాం మా ఆడపడుచు వాళ్లు మా మామాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు అందరం పోయినం ఇలా అంటే మా కుటుంబం కలిసి పోతే చాలా బాగా కనిపిస్తుంది అందరం ఉంటే అందరం పోయి అక్కడనే వండుకున్నాము ఆడానే తిన్నాము ఒక రెండు రోజులు అక్కడే ఉన్నాము అక్కడనే ఉండి అన్ని చూసి అన్ని చూసుకొని మళ్ల వచ్చిన తరువాత ఇక్కడికి వచ్చే వరకు రాత్రి రాత్రి ట్రావెల్ చేసినం రాత్రి అంత ట్రావెల్ చేసినాం ట్రావెల్ చేసి మళ్ళా ఇక్కడకు వచ్చేవరుకూ మాకు పొద్దు పొద్దుగ అయింది అయినా తరువాత మేము చాలా కుషీగా ఉనం మేము చాల ఎంజాయ్ లాగా కనిపించింది నాకు అయితే ఇలాంటి అన్నివి నాకు ఈ తెలంగాణాలో చార్మినార్ అంటే బ్రిడ్జి అవి రెండు మూడు చూసినవి ఇలాంటి టూర్లంటే నాకు చాలా అంటే చాలా బాగా ఇష్టం